చెప్పండి ఏం కావాలండి చెప్పండి ఏం కావాలండి యాభై లీటర్లా అండి దేనికి అండి అంత ఎక్కువ ఆహ పెరుగు కావాలంటే మేము ఇస్తామండి ఆహ సర్లేండి ఆహ అదేలేండి ఎప్పుడండి ఏ తారీఖుకి అండి సరేనండి అంత ఎక్కువ పట్టుకెళ్తున్నారు అంటే మా దగ్గర బాగానే ఉంటుందండి పెరుగు ఆహ ఈ పాలు అవి మొత్తం ఇంకా అన్నింటికీ కలిపి అండి యాభై లీటర్లు ఆహ అది మామూలుగా అయితే లీటర్ ఇవి మా దగ్గర బాగుంటాయండి పాలు క్వాలిటీ ఉంటాయి ఎక్కువ నీళ్ళు కట్టా కలపం అండి

మామూలుగా అయితే పాలు లీటర్ ఎనభై రూపాయలు అండి లీటర్ లీటర్ ఎనభై అవి యాభై రూపాయలకి అవ్వదండి మీకు మీకు అంతా తీసుకుంటున్నారు కాబట్టి మీకు పది రూపాయలు తగ్గిస్తామండి డెబ్బై రూపాయలు చేసి ఇస్తామండి ముప్పై అయిదు వేలు అవుతుందండి మామూలుగా ఎనభై రూపాయలు చేసి ఇస్తే మీకు నలభై వేలు అయ్యిందండీ మా ఇలాగా మీకు అయిదు వేలు తగ్గిందండి అదే అండి మామూలుగా అయితే అంతా మేము అసలు పది రూపాయలు అసలు తగ్గించమండి ఎందుకంటే మాకు చాలా లాస్ వచ్చేస్తాదండీ కాకపోతే మాకు ఏంటంటే ఎక్కువ శ్రమ లేకుండా కొంచెం యాభై లీటర్ల పాలు పొద్దున్న మాకు అయిపోతున్నాయి కదండీ దాని గురించి అంతేనండి అది ఆ రోజున మీరు ఏదో ఒకటి వేసుకొస్తారండి అంటే ఆటో కానీ ఏదో ఒకటి తీసుకుని రావాలి మీరే లేదు లేదులేండి క్యాన్లు ఇస్తాను మీరు కొంచెం అమౌంట్ డబ్బులు ఎంతోకొంత ఇస్తే మళ్ళీ మీరు క్యాన్లు ఇచ్చాకా ఇచ్చేస్తామండి అంతే అండి

ఇప్పుడు ఏవన్నా ఇస్తారా అండి డబ్బులు ఇప్పుడు ఇప్పుడు సరే అండి అయితే పంతొమ్మిదో తారీఖున రాసుకుంటామండి సరే